ఆఫీస్ అడ్మినా అండి మీరు నాకు కొన్ని నేనిక్కడ ఎంప్లాయ్ని అండి ఆఫీస్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి సో లీవ్స్ గురించి అడగడానికి కాల్ చేశాను అంటే ఇక్కడ లీవ్స్ ఎలా ఇస్తారండి అంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వీక్లీ అలా ఎన్ని ఉండచ్చండి ఇయర్లీ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఎమర్జెన్సీ ఉంటే అండి ఓకే ఓకే ఓకే అండి ఓకే ఓకే ఓకే ఓకే అండి మీ పేరండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చెప్పగానే నాకు అంతా అర్థమయ్యింది లేండి ఓకే ఓకే అండి ఓకే అండి థ్యాంక్స్